నేను వాషింగ్ మిషన్ కొన్నాను అండి చాలా ఇబ్బందిగా ఉంది నాకైతే అసలు బాలేదు ఎక్కువగా కరెంటు బిల్ వచ్చేస్తుంది అదే విధంగా వైబ్రేషన్ కూడా వచ్చేస్తుంది వైబ్రేషన్ వల్ల ఏంటి అంటే ఎక్కువగా సౌండ్ వచ్చేస్తుంది బట్టలు కూడా సరిగా మురికి అనేది వదలడం లేదు మళ్ళీ మేము బయటకు తీసి బ్రష్ పెట్టుకోవాల్సి వస్తుంది మేము కూడా బయటనే వాష్ చేయాల్సి వస్తుంది మాకు పెట్టడానికి కూడా ప్లేస్ ఇబ్బందిగా ఉంది ఇది త్రీ ఇయర్స్ వారంటీ ఇచ్చారు కానీ సిక్స్ మంత్స్కే ఇది కంప్లైంట్ వచ్చింది ఇంకొకటి ప్రాబ్లం చెప్పాలి అంటే సర్వీసింగ్ సెంటర్లు అనేవి లేవు దీనికి చాలా దూరంగా సర్వీసింగ్ సెంటర్ పట్టుకు వెళ్ళాలి ట్వంటీ ఫోర్ హవర్స్ ఓపెన్లో ఉండదు ఎప్పుడు క్లోజ్ చేస్తూ ఉంటారు సర్వీసింగ్ సెంటర్ కూడా ఏం బాగాలేదు ఏ విధంగా చూసినా నాకైతే మాత్రం ఈ వాషింగ్ మిషన్ అనేది అసలు నచ్చలేదు అండి